అదే సార్ ఆ సార్ అదే సార్ ఆర్డర్ చేశాన్ సార్ ఫుడ్ అవును సార్ ఆ రుచైతే బాగుందండి ఆ రుచి అయితే బాగుంది సార్ టేస్టీగా ఉంది ఆ అవును అదే నేను చికెన్ బిర్యాని ప్రాన్స్ బిర్యాని చెప్పాను సార్ ఆర్డర్ చేశానండి అవునండి క్వాలిటీ బాగుంది క్వాంటిటీ కూడా బాగుంది క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ వచ్చింది సార్ నాణ్యత అవును సార్ అవునండి బాగా చే వంట వండారు సార్ చాలా బాగుంది టేస్ట్ అదీను రుచిగా ఉంది అవునండి కానీ డెలివరీ మాత్రం లేట్ అయిపోయిందండి డెలివరీ బాలేదు మేము చేసిన హాఫెన్ హవర్కి వస్తదని చెప్పారు ముప్పై నిమిషాలకు గంట టైమ్ పట్టింది బాగా ఇబ్బంది పడ్డామండి అందులో మాత్రం అవునండి అదే సర్ ఇవి తప్పా మిగతాదంతా బాగనే ఉందండి ఆ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్యూ సార్